వంటకాలలో తర తరతరాలుగా అందించబడ్డవి ఉన్నవి వాటిలో నాకు ఇష్టమైనది సకినాలు ఆ సకినాలు ఎప్ప ఎలా ఇష్టమంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నేను మా అక్క అందరం పోయే వాళ్ళము పోయినప్పుడు సంక్రాంతి టైంలో మా అమ్మమ్మ ఎక్కువగా సకినాలు చేసేది అలా నాకు అవి ఇష్టము ఆ సకినాలు ఎలా చేస్తారనే విధానం మీకు చెప్తా నేను సకినాలు భారతదేశంలోని తెలంగాణలో వరంగల్ డిస్టిక్లోను బాగా ఫేమస్ మన తెలంగాణ డిస్టిక్లో కూడా బాగా చేసుకుంటారు సకినాలు ఐదు రకాలు అవి ఎక్కువ చిరు తిండిగా చిన్న పిల్లలు కూడా తింటారు మా ఇంట్లో మా అన్న మా అన్న పిల్లలకు కూడా ఎక్కువగా తినేవాళ్లు చిరు తిండిలాగా ఇవి తయారు చేసే విధానంలో ఎట్లాగ అంటే ఎక్కువగా బియ్యము బియ్యము నైట్ నైట్ అంతా నానబెట్టి తయారు చేస్తారు తెల్లారి మొత్తము నానాక మెత్త అవి పిండి పట్టించి మెత్తగా పట్టించేవారు ఇవి తెలంగాణలో రుచికరంగా ఆహార పదార్థాలుగా వేరే వంటకాలలో బాగా ఉపయోగిస్తారు మా అక్క వాళ్ళు ఇవి వేయడంలో నేర్చుకునే వాళ్ళు మా అక్క వాళ్ళకు వచ్చింది కానీ నాకు రాకపోయేది నాకు రాక మా అక్క వాళ్ళ నవ్వే వాళ్ళు వాళ్ళు బాగా వేసేవాళ్ళు నాకు ఎక్కువగా ఇష్టమనేవి సకినాలు సకినాలల్లో సాంప్రదాయంగా బియ్యము మరియు కొంత కొంతకారము చిరుతిండి ఎక్కువగా వేసి చేసేవాళ్ళు సకినాలు గింజ బియ్యం గింజలు నువ్వులు బియ్యాన్ని కొన్ని గంటలు నానబెట్టి రాత్రంతా నానబెట్టి ఆపై మెత్తగా పిండి చేస్తారు తర్వాత నువ్వులు బియ్యంపిండి ఉప్పు కారం గింజలు తెలంగాణలలో సకినాలు ఐదు రకాలుగా తయారు చేస్తారు సకినాలలో పచ్చి మిర్చి పండు మిర్చి నేతి సకినాలు అని అంటారు సకినాలు చేతిలో ఎలా తయారు చేస్తారు అంటే చేయిలలో కొంచెం పిండి తీసుకొని కొంచెం ఆయిల్ అద్ది కాటన్ లాంటిది ఒక తెల్ల దుప్పటి మీద వేసేవాళ్ళు మధ్యలో గౌరమ్మ లాగా పెట్టి పిండికి బొట్లు కూడా పెట్టేవారు ఇవి మా అమ్మమ్మ బాగా చేసేది నేనైతే వెళ్లి వెళ్లినప్పుడల్లా బస్సులో తినడానికి చిరు తిండిగా తెచ్చుకునేదాన్ని ఇవి మేము ఎక్కువగా తినే వాళ్ళము మా అక్కకు కూడా చాలా ఇష్టము ఇందులో విగ్రహాలను పసుపు మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించి ఆ తర్వాత సకినాలు స్టార్ట్ చేస్తారు గౌరీదేవి గణేష విగ్రహంలాగా ఉండేది చుట్టూ చుట్టిన సకినం సాంప్రదాయంగా వండా వండబడవు బదులుగా ఈ పిండి విగ్రహాలకు కూడా ఉపయోగిస్తారు మా అక్క వాళ్ళు ఎ ఎక్కువగా సంక్రాంతికి మేము మా ఇంట్లో అందరము మా అమ్మ నాన్న అందరము పోయే వాళ్ళము మా అమ్మమ్మ బాగా సకినాలు చేసేది మా పిన్ని వాళ్ళు కూడా సకినాలు చేసేవాళ్లు మేమందరం కూడా టీవీ చూస్తూ ఆడుకుంటూ ఎక్కువగా చిరుతిండిలాగా సకినాలను చేసే తినేవాళ్ళము ఇవి ఎక్కువగా నిలువ ఉండేవి ఖరాబ్ కాకుండా కూడా ఉంటవి మిఠాయిలలో సకినాలు గరిజలు పిండి వంటకాలు చాలా చేసే వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇందులో సకినాల మేము బాగా తినే వాళ్ళము మా అన్న పిల్లలు మేము అందరము తినేవాళ్ళము ప్రతిసారి సంక్రాంతికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఎక్కువగా సకినాలు చేయమనేదాన్ని నేను నేను చేయమనడం ద్వారా మా అక్కలకు కూడా ఎక్కువగా అవే తినేవాళ్లు అవే వాళ్లకు ఇష్టం ఇది తినడం ద్వారా కొంచెం టీవీ చూస్తూ అయినా ఏమైనా తాగుతూ అయినా తినేవాళ్ళం మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు అందరూ తినేవాళ్లు ఒక దగ్గర ఏదైనా మాట్లాడుకుంటూ కూడా చిరుతిండి లాగానో టైంపాస్కో అలా ఎక్కువ సకినాలు తినేవి ఇవి తినేటప్పుడు కరకరమంటూ శబ్దం వచ్చేది కాబట్టి ఎక్కువగా ఇవే తినేవాళ్లు ఇక మా అక్క వాళ్ళైతే నచ్చవు అనేది ఫస్ట్ తర్వాత బాగా నచ్చాయి అని మా అమమ్మ వాళ్ళ ఇంటికి పోయిన ప్రతిసారి అవే కావాలి అవే కావాలి అని చేయించుకునే వాళ్ళు ఇందులో తెల్ల సకినాలు తాజాగా రుబ్బిన బియ్యం పిండి నువ్వులు కారం మరియు ఉప్పుతో తయారు చేస్తారు కారం సకినాలు మేము సాదా సాదాగా ఉండేవి ఎక్కువ కారంతో ఉండడం ద్వారా ఎక్కువ రుచిగా కూడా కొట్టేవి మిర్చి సకినాలను కూడా చేసేవారు పచ్చిమిర్చి సకినాలు మేము తాజాగా పచ్చిమిరపకాయలను కలుపుతూ మరియు మళ్ళీ తర్వాత నువ్వుల గింజలు అవన్నీ వేసి కొంచెం కారం వేసి అంతా పిండి మా పిండి పిసికేది అన్నట్టు మా అన్న పిల్లలైతే చాలా ఇష్టంగా మరియు రుచికరంగా ఉంటాయని ఇష్టపడి తినేవాళ్లు మా అక్క వాళ్ళైతే హాస్టల్కి వెళ్ళినప్పుడు తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇచ్చేవాళ్ళు సకినాలు వాళ్లు కూడా బాగా నచ్చి తినేవాళ్లు కాకపోతే వరంగల్ డిస్ట్రిక్లో ఇవి చాలా ఫేమస్గా ఉండేవి ఎక్కువ సకినాలు అనేది సకినాలను కొన్ని తెలంగాణ డిస్టిక్లలో చకినాలు కూడా అంటారు తెలుసా ఇవి తడి బియ్యపు పిండితో మాత్రమే తయారుచేయబడతాయి అంటే బియ్యము నైట్ అంతా నానబెట్టి తెల్లారి బియ్యం పట్టిస్తే అవి త తడి తడి పిండితో మాత్రమే చేయగలగడం అని చెప్పవచ్చు మా మేం భారత మన భారతదేశంలో ఉన్నట్లయితే చింతించకుండా ఇవి నార్మల్గా అన్ని బియ్యము నానబెట్టి తెల్లారి పట్టించి చేసుకోవచ్చు మిగతా వాటికి చాలా కష్టమైతుంది ఇది నానబెట్టిన బియ్యం కాబట్టి తొందరగా అవుతాయి బియ్యం కడిగి ఆరు గంటలు మాత్రమే నానబెట్టాలి మళ్ళీ ఎక్కువ కూడా నానబెట్టకూడదు ఇవి ఎలాగో అంటే వీటిని తీసి బియ్యాన్ని నానబెట్టి నైట్ అంతా ఉంచిన తర్వాత తెల్లారి తెల్లారి పిండి పట్టించినాక ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టాలి తర్వాత బియ్యాన్ని కాటన్ బెడ్ షీట్ ఒక బెడ్ పైన క్లాత్ కప్పి దాంట్లో పిండి అంతా కలిపినంక పచ్చిమిర్చి కారం నువ్వులు అవన్నీ వేసి కలిపి ఆయిల్ చేతితో తీసుకొని సకినాలను మధ్యలో ఒక గౌరమ్మ లాంటిది పెట్టి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు దీని తర్వాత అన్ని చేత్తో ఇట్లా త్రి రోల్స్లో వేస్తారు అవి తీసి మా పిన్ని వేసేది అవి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం మా మమ్మీని కూడా ఊరికే అవే చేయమనేదాన్ని నేను మా అక్క వాళ్ళు మాత్రం వద్దనే వాళ్ళు కానీ చేయడం నేర్చుకున్న చే నేర్చుకుందామనుకున్న కానీ నాకు రాలేదు మా అక్క వాళ్లకు వచ్చింది వాళ్ళు నాకు రాకుండా సరికి నవ్వే వాళ్ళు కానీ ఎప్పుడైనా నేను వెయ్యాలన్నదే నా కోరిక కానీ రాలేదు ఎప్పుడైనా నేర్చుకుంటా ఈ పీ వంటకాలు మాత్రం చాలా మందికి చాలా ఇష్టం సకినాలు అనేటివి నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ప్రతి సంక్రాంతికి అవి సకినాలు అనేది మా విలేజ్కి తీసుకెళ్లే దాన్ని మా ఊర్లో మా వదినలు మా పెద్దమ్మలు మా అన్న పిల్లలు అందరూ తినేవాళ్లు తీసుకొని మా అమ్ములక్క వస్తుందంటే సకినాలు తీసుకొనే వస్తుంది అని చెప్పేవాళ్ళు అట్లా మా పిన్ని వాళ్ళ ఇంటికి ప్రతిసా సంక్రాంతికి మేము పోయే వాళ్ళము పోయి సకినాలు మాత్రమే చేయించుకుని మా ఇంటికి తీసుకువెళ్లే వాళ్ళము మా అందరం కలిసి ఈవినింగ్ కాగా సాయంత్రం కాగానే అందరం కూర్చుని నేను తీసుకెళ్లి సకినాలు ఇచ్చేదాన్ని అందరూ తినేవాళ్లు మా వదినలైతే చాలా గొప్పగా చెప్పుకునే వాళ్ళు వరంగల్ డిస్ట్రిక్లో సకినాలు ఫేమస్ చేస్తారు నాకు ఇష్టము అమ్మ తెస్తది అమ్ములు తెస్తుంది అని చెప్పేవాళ్ళు నేను సంక్రాంతి నుండి పండుగ అయిపోయినాక ఇంటికి పోగానే మా వదిన వాళ్ళు అమ్ములు సకినాలు తెచ్చావా అని అడుగుతారు అసలు సకినాలు మా అన్న పిల్లలైతే ఇక మస్తు ఇష్టపడి తింటారు మా అక్క వాళ్ళు హాస్టల్కి తీసుకెళ్తారు మన మేమైతే మన డ్రింక్స్ తాగేటప్పుడు కూడా సకినాల ముందర పెట్టుకొని తాగుతాము సకినాలు అనేది మా అమ్మమ్మ వాళ్లకైతే అంటే అక్కడ ఎక్కువ మంది చేస్తారు కానీ మా అమ్మమ్మ వాళ్ళైతే ప్రతిసారి చేస్తూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎప్పటినుంచి తరతరాల నుంచి చేస్తూనే ఉంటారు అవి మాత్రం చాలా ఫేమస్ వరంగల్ డిస్ట్రిక్ట్ సైడు కోమాలలో ఇంకా చాలా ఫేమస్ అస్సలు మా అక్క వాళ్ళు కూడా నేర్చుకున్నారు వాళ్ళు చేస్తున్నారు మా అన్న పిల్లలైతే సకినాలాంటే పడే సచ్చిపోతారు అసలు ఎట్లా తింటారో అమ్ములు సకినాలు తెస్తుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అని చెప్పుకుంటారు మా విలేజ్లో అయితే కానీ చాలా బాగుంటాయి సకినాలంటే అంటే ఒకటి తింటే చాలు ఇంకా కావాలి కావాలి అని అనిపిస్తుంటది ఎన్ని సకినాలు ఉంటాయో అసలు మా అమ్మమ్మ అయితే చాలా టేస్టీగా పచ్చిమిర్చి కారం కొంచెం కారము ఉప్పు నువ్వులు అవన్నీ వేసి చేస్తే భలే టేస్ట్గా ఉంటది ఇంకా బియ్యం నానబెట్టి ఎక్కువ కరెక్ట్గా ఆరు గంటలు మాత్రమే నానబెట్టాలి ఎక్కువ నానబెట్టిన ఏం కాదు కానీ తక్కువ నాన తక్కువ సమయం నానబెడితే మాత్రం అసలేం మంచిగాకావు తెలుసా అవి ఇంకా ఏంటంటే మా అక్క కూడా చేయాలని కోరిక కాని ఆమెకు రాదు మా అక్క నేను సేమ్ రాకుండా నవ్వే వాళ్ళు మా పెద్దక్క అంటే సూపర్గా చేస్తుంది అందుకే ప్రతి సంక్రాంతికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయే వాళ్ళము అసలు మా విలేజ్లోనే ఉండం సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మాత్రం నాకు సకినాలే గుర్తుకు వస్తాయి ఈ సకినాలు అంటే చాలా ఇష్టం నాకైతే అసలు మా అక్క అయితే వద్దొద్దు అనేది కాని ఇప్పుడు ఆమె కూడా ఇష్టంగా తింటుంది ఇప్పుడు మళ్ళీ మా విలేజ్కి వెళ్తే అందరూ అమ్ములు సకినాలు ఏవి సకినాలు ఏవి అని అంటారు సకినాలు మా వదినలకైతే చాలా ఇష్టం ఎందుకంటే మా విలేజ్లల్లో చేసుకోరు కాబట్టి వాళ్లకు తెలియదు వరంగల్ డిస్టిక్లో చాలా ఫేమస్ అందుకే ఎక్కువ సకినాలు అనేది అక్కడనే చేస్తూ ఉంటారు తెలంగాణలో కూడా చేస్తారు కానీ తక్కువ విలేజ్లల్లో చేస్తారు వరంగల్ డిస్ట్రిక్లో చాలా వరకు ఇవే చేస్తూ ఉంటారు తెలంగాణలో సకినాలు కూడా అనరంట చక్కినాలు అనంటారు అసలు కొత్తగా ఉంది పేరు కూడా అసలు కానీ సకినాలు తింటుంటే ఒక ఫీల్లా ఉంటుంది బాగా అనిపిస్తుంది కరకరమంటూ ఉంటాయి అంటే శబ్దము ఆయిలలో తీస్తారు బాగుంటుంది అసలు సకినాలు అనేది సకినాలలో ఎక్కువ నువ్వులు వేస్తే బాగా టేస్టీగా వస్తాయంట సకినాలు మా పిన్ని అనేది ఎందుకంటే మా పిన్ని ఎక్కువ చేసేది చాలా చేసేది నాకోసం మా అక్క కోసం ఎందుకంటే మా అక్క హాస్టల్కి వెళ్తుంది కాబట్టి మా అక్క కూడా తీసుకెళ్తుంది నేనైతే మా విలేజ్లో చేయరు కాబట్టి ఇంటికి తీసుకొని వెళ్ళేదాన్ని అసలు ఎన్ని ఉంటాయో సకినాలలో అన్నింటికంటే నాకు సకినాలు చాలా ఇష్టం